కిషోర్ క్యాబ్ డ్రైవేరేనా అండి సార్ ఏమిలేదు సార్ నేనుని మా కజిన్స్ అందరం కలిసి మేము గుంటూరు వెళదాం అనుకుంటున్నాము సార్ సార్ మీకు ఎంత పడుతుంది సార్ గుంటూరు వెళ్ళడానికి సార్ మేము టోటల్గా సిక్స్ మెంబెర్స్ ఆ లేదు సార్ అక్కడ మేము అంటే కుదిర్ అక్కడ మా పని అయిపోతే స్టే చేస్తాం సార్ ఆ లేదు పని అవ్వకపోతే ఆ సారి పని అవ్వకపోతే స్టే చేస్తాం సార్ ఒకవేళ పని అయితే మళ్ళి రిటర్న్ అయిపోతాం సార్ ఓకే సార్ సరే సార్ జీ జీ హెచ్ లోపలికి వచ్చేస్తే అక్కడ జీ జీ హెచ్ నుంచి లోపలికి వచ్చేస్తే ఉంటుంది సార్ లోపలికి వచ్చేస్తే వెంకటేశ్వరా కాలనీ అని ఉంటుంది సార్ అక్కడ మధుబాబు గారు తెలుసా అని అడిగితే చెప్తారు సార్ కొంచెం స్ట్రెయిట్గా వచ్చేసి మీరు అక్కడ నాకు ఫోన్ చేస్తే నేనొస్తాను సార్ సార్ మీకు మొత్తం ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి నాకు అమౌంట్ ఫోన్ పే చేస్తాను సార్ మీకు నాకు ఎంత అవుతుందో అని చెప్పేసి డీటెయిల్స్ పెట్టండి సార్ ఒకసారి మీరు నాకు కార్ ఫొటోసూ కార్ డ్రైవర్ ఫోటోసు నాకు అన్నిపెడతారా సార్ మీరు ఓకే సార్

ఓకే సార్ నేను మీకు లైవ్ లొకేషన్ పెడతాం సార్ ఆ లొకేషన్ షేర్ చేస్తాం సార్ సో మీరు డ్రైవర్ కి మీరు మాట్లాడండి ఓకే సార్ త్యాంక్ యూ సార్